హలో సార్ టూర్యే సార్ మాది హైదరాబాద్ మేము ఆంధ్రా ఆంధ్రాలో టొబాకో ఎక్కడ ఎక్కడ పండిస్తారో తెలుసుకోవాలండి అంటే నేను కూడా వర్క్ చేద్దామనుకుంటున్న ఎక్కడ పండిస్తారు ఎలా పండిస్తారు దాని వల్ల ఎలా యూజెస్ ఉంటాయి ఎలా బెనిఫిట్స్ ఏముంటాయి అవన్నీ కావాలి సార్ నేను కూడా చేద్దామనుకుంటున్నా ఓకే అభినవ్ అంటే ఎక్కడ సార్ ఓకే

నెల్లూరా ఓకే ఓకే సార్ ఇప్పుడు వా వాళ్ళ కాంటాక్ట్ నంబర్స్ ఏమన్నా ఇవ్వగలరా మీకు తెలిసిన వాళ్ళు ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ